ముందుగా మనం వంట చేసుకునే ముందు మనకు కావాల్సినవి కూరగాయలు ఉన్నాయా లేవా చూసుకోవాలి చూసుకున్న తర్వాత వంటలకి మనకు కావలసిన కూరగాయలు ఏమేమి లేవో అవన్నీ రాసుకొని మనము మార్కెట్ వెళ్ళి తెచ్చుకోవాలి ముందుగా మనం చేయవలసిన పని టమాటా కూరలోకి కావాల్సినవి ఏమిటి అంటే టమాటాలు ఉల్లిగడ్డ మెంతులు జీలకర్ర ఆవాలు నూనె అల్లం ఇవి కావాలి మనము ముందుగా చేయాల్సింది ఏంటి అంటే స్టవ్ ఆన్ చేసి బగోని పెట్టుకొని కొన్ని కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో కట్ చేసుకున్న టమాట ముక్కలు వేసుకొని అల్లం ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని కొంచెం అవి మసిలాక జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత మనము కొన్ని వాటర్ పోసుకోవాలి ఆ తరువాత మనము ఓ డక్కన్ పెట్టి అది క మరిగాక మనము కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసుకుంటే అది కొంచెం అయిపోతుంది తర్వాత టమాటా ఉడికాక మనకు కావాల్సినంత ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత మనము పొయ్యి ఆఫ్ చేసుకొని టమాటా కర్రీ దించుకోవచ్చు మీకు ఉప్పు ఏమైనా తక్కువైతే మీద నుంచి మనము ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత మనకు ఏమైనా కర్రీస్ చేసుకోవాలంటే ఇప్పుడు చికెన్ బిర్యాని చేసుకుందాము ఇప్పుడు చికెన్ బిర్యానికి కావలసినవి చికెన్ పెరుగు అల్లం టమాటలు క్యారెట్టు మసాలాలు బాస్మతి బియ్యం మనము చేయవలసిన పని చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకొన్న తరువాత ఒక బగోనిలో నీళ్ళు పోసుకుని బాస్మతి రైస్ పెట్టుకోవాలి పెట్టుకొన్న తర్వాత చికెన్ని పెరుగు వేసి మసాలాలు వేసి మంచిగా ఉల్లిపాయ టమాటాలు ఇవి గ్రైండర్కి దట్టించి పల్లీల పొడి ఇవన్నీ కలుపుకొని చికెను ఒక బగోనీలో తీసుకొని దాంట్లో కొంచెం పెరుగు వేసి ఇవి ఈ దట్టించిన ఈ మసాలాలు టమాటా పేస్ట్ ఇవన్నీ వేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి ఆ పెట్టుకున్న తర్వాత కావాల్సినవి ఆయిల్ ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఆయిల్స్లో ఫ్రై చేసుకున్న తరువాత అవి తీసి ఇంకో బౌల్లో సర్వ్ చేసుకోవాలి అవి సర్వ్ చేసుకున్న తరువాత ఇంకో బౌల్ తీసుకొని మీరు కొంచెం ఆయిల్ పోసుకొని ఇంతకు ముందే మీరు చికెన్ని మిక్స్ చేసి పెట్టుకున్నారు కదా అవి దాంట్లో వేసి కలుపుకొని దాని మీద ఆనియన్స్ వేసి కాసేపు మూత పెట్టి వదిలేయాలి ఆ తర్వాత అంతకుముందు మనం బాస్మతి రైస్ వాటర్ పెట్టి పక్కకు పెట్టుకున్నాము కదా ఈ చికెన్ మీద ఆ రైస్ వేసి మనము కొంచెం కలుపుకొని క్యాప్ పెట్టి క్లోజ్ చేయాలి ఆ తరువాత మనము త్రీ విజిల్స్ తరువాత ఆ క్యాప్ తీసి చూస్తే మంచి మంచి చికెన్ బిర్యాని రెడీ ఇప్పుడు మటన్ బిర్యానీకి కావలసినవి ఏమేమో చూసుకోవాలి మటన్ బిర్యానీకి కావలసినవి మటన్ మటన్ తరువాత మనము టమాట ఉల్లిపాయ అల్లము ఇవి చూసుకొని మటన్ మసాలా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ పక్కన పెట్టుకొని మళ్ళీ సన్న బియ్యంతో చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు మంచి టేస్ట్ కావాలంటే బాస్మతి బియ్యంతో చేసుకోవచ్చు బాస్మతి బియ్యం ఇంకోసారి ఇంకో బగోనిలో నీళ్ళు పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తరువాత మటన్ అనేది సర్వ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది మటన్ సర్వ్ చేసుకొన్న తరువాత నూనెలో మంచిగా ఆనియన్స్ వేయించుకోవాలి వేయించుకున్న తరువాత చేయాల్సిన మొదటి పని నూనె పోసి మటన్ వేసి ఆయిల్లో వేయించుకున్న ఆనియన్స్ వేసి ఇంగ్రీడియంట్స్ మసాలాలు టమాటా పేస్టు ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి దట్టించి మంచిగా కలుపుకొన్న తరువాత కొంచెం సేపు ఆగి నువ్వు ముందే ప్రక్క ముందే సర్వ్ చేసి రైస్ వాటర్లో నానబెట్టుకున్న రైసు వాటర్ సింకులో వంపేసి ఆ రైస్ తీసి ఆ మటన్ బౌల్లో వేసుకోవాలి వేసుకున్న తరువాత కొంచెం కలుపుకొని క్యాప్ పెట్టుకోవాలి ఎందుకు కలుపుకోవాలంటే మసాలా మొత్తం మిక్స్ కావడానికి కలుపుకున్న తరువాత త్రీ ఫోర్ విజిల్స్ తరువాత ఓపెన్ చేసి వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ మటన్ బిర్యానీ తరువాత ఆలుగడ్డ కర్రీ చేసుకోవాలంటే ముందుగా మనం మార్కెట్కి వెళ్ళి ఆలుగడ్డలు తెచ్చుకోవాలి ఆలుగడ్డలు తెచ్చుకొన్న తరువాత ఒక బగోనీలో ఉడకబెట్టుకోవాలి ఉడకపెట్టుకున్న తరువాత దాని పొట్టు ఒలుచుకోవాలి ఒలుచుకున్న తరువాత ఏం చేయాలంటే అవన్నీ పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనకు ఇంకో బౌల్లో కొన్ని వాటర్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇది ఎందుకంటే ఆయిల్ తక్కువ తినేవాళ్ళ కోసం కొన్ని వాటర్ ఆయిల్ వేసుకొని కావలసినవి ఉప్పు కారం పసుపు ఇవే వేసుకొని మసాలాలు పడని వాళ్ళ కోసం ఇవి జస్ట్ కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసి ఫ్రై చేసుకొని తరువాత గోధుమ పిండి తీసుకొని వాటర్ పోసి నానబెట్టి చపాతీలు చేసుకొని ఒక పెంక పెట్టుకొని కొన్ని నూనె పోసి గోధుమ పిండి నానపెట్టుకుంటాము కదా ఆ గోధుమ పిండితో ముద్దలు చేసి ఒక పీట మీద బల్లాడియాతో సర్కిల్ చేసుకున్న తరువాత పెంక మీద వేసి కాల్చుకోవాలి కాల్చుకున్న తరువాత చపాతీలు రెడీ చపాతీల్లోకి ఈ ఆలుగడ్డ ఫ్రై పెట్టుకొని తినాల్సి ఉంటుంది ఆ తరువాత కావాల్సిన కర్రీ ఏంటంటే ఎగ్ కర్రీ ముందుగా మనం చేయాల్సింది షాప్కు పోయి ఎగ్స్ తెచ్చుకొని ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసి ఎగ్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తరువాత ఆ ఎగ్స్ పొయ్యి మీద పెట్టాలి ఆ ఎగ్స్ పొయ్యి మీద పెట్టిన తరువాత ఆ ఎగ్స్ బాయిల్ అవుతాయి అంటే ఉడుకుతాయి ఉడికిన తరువాత ఆ ఎగ్స్ తీసుకొని దాని పొట్టు ఒలిచి ఒలిచిన తర్వాత అవి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తరువాత ఓన్లీ మీకు నచ్చిన మీకు తగిన అన్ని పీసెస్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తరువాత ఇంకొక ఫ్రెష్ బౌల్ తీసుకొని దాని మీ దాని మంట మీద పెట్టి కావాల్సినంత ఆయిల్ పోసి ఆయిల్ వేసుకోండి వేసుకున్న తరువాత మీకు ఉప్పు అంటే ఉప్పు లేదంటే ఓన్లీ ఓన్లీ ఎగ్స్ వేయండి వేసి కొంచెం ఫ్రై చేయండి చేసాక అవి ప్రక్కకి తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లో వేసుకొని ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకోండి ఇప్పుడు ఇంతకు ముందు బాయిల్ చేసి సాల్ట్ వేసి పెట్టుకున్న ఎగ్స్ తీసుకొని దాంట్లో వేసుకొని మిక్స్ చేసిన తరువాత మీదినుంచి కరివేపాకు వేసి మీదినుంచి ఓన్లీ ఫ్రై చేయని ఆనియన్స్ వేయండి తరువాత రెడీ దాని తరువాత ఇంకొకటి ఏంటి అంటే ఎగ్ ఫ్రై అది ఎలా అంటే ఓన్లీ బాయిల్ ఎగ్స్ తీసుకొని కట్ చేసుకొని జస్ట్ ఆయిల్లో వేయండి ఆయిల్లో వేసాక అవి తీసేస్తే ఎగ్స్ ఫ్రై రెడీ మీకు వేడి వేడిగా వంకాయ గుత్తి వంకాయ కర్రీ కావాలి ఎలా అంటే ముందుగా వెళ్ళి వం వంకాయలు తెచ్చుకొని వంకాయలు ఫ్రెష్గా సాల్ట్ వాటర్లో కడుక్కోండి కడుక్కున్న తరువాత ఒక బౌల్ పెట్టుకోండి ఒక బౌల్ పెట్టుకొని వాటర్ పోసుకోండి వాటర్ పోసిన తరువాత ఆ సాల్ట్ ఆ సాల్ట్ అందులో నుంచి ఆ వంకాయలు తీసేసి ఆ బౌల్లో వేయండి ఆ బౌల్లో వేసాక కొంచెం ఉప్పు కారం పసుపు మసాలాలు ఇవి వేస్తే వాటిలోకి మంచిగా అవుతుంది ఎలా అంటే కట్ చేసి వేయాలి తరువాత అవి తీసుకొని మొత్తం వాటర్ మసిలి పోయాక దగ్గరికి అవుతాయి కదా అవి అప్పుడవి తీసుకొని ఫ్రెష్గా ఆయిల్ పోసి ఆ వంకాయలు వేసేసి మంచిగా ఉప్పు కారం మసాలాలు దట్టించి టమాటా పేస్టు ఆనియన్ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ ఇవి వేసుకొని ఫ్రై దగ్గరికి ఫ్రై చేయండి ఆ ఫ్రై చేసిన తరువాత అది కొంచెం ఎంతసేపు ఉడికిందా లేదా చెక్ చేసుకోండి కొంచెం సేపు మంట మీద తరువాత అవి తీసి వేడి వేడిగా గుత్తి వంకాయ ఫ్రై రెడీ ఆలుగడ్డ పరోటా ఎలా చేసుకోవాలి అంటే ముందుగా ఆలుగడ్డలు తీసుకోవాలి ఆలుగడ్డలు తరువాత కొంచెం టమాట తీసుకోవాలి కొంచెం టమాట తరువాత ఒక ఎగ్ తీసుకోండి ఎగ్ తీ నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి వెజిటేరియన్ వాళ్ళకి ఎగ్ అవసరం లేదు ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని ఉడకబెట్టుకున్న తరువాత ఒక బౌల్లో ఆయిల్ పోయండి ఆయిల్ పోసి ఆ ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు పీసెస్గా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇవి దాంట్లో వేసి కొంచెం ఉప్పు కారం వేయండి వేసి ఎగ్ ఎగ్ తినేవాళ్ళకి దాంట్లో ఎగ్గేసి ఆమ్లెట్ లాగా అయ్యేటట్టు చేయండి చేసాక అది మంచిగా మిక్స్ చేసి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా మనము చిన్న చిన్న చిన్న చిన్నగా చేసుకోవాలి మెత్తగా చేసుకున్న తరువాత గోధుమ పిండి తీసుకొని నానబెట్టుకొని ముద్దలు చేసి చేసినా కొంచెం సేపు ఆగి ఇంకొక దాంట్లో ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి దొడ్డుగా చేసుకోవాలి చపాతీ కన్నా కొంచెం దొడ్డుగా మరీ అంత సైజు చేయవద్దు పూరి సైజ్ ఉండాలి దాన్ని ఆయిల్ ఆయిల్ పోసి పెంక మీద అటు ఇటు కాల్చాలి కొంచెం బ్లాక్ బ్లాక్గా రావాలి దాన్ని పరోటా అంటాము మనము ఆ పరోటాకి ఇప్పుడు నువ్వు ఆలుగడ్డని కట్ చేసి ఫ్రై చేసి పెట్టిన ఆలుగడ్డని గీక్కొని ఒక సైడ్ రుద్ది రుద్దిన తరువాత అది తీసుకొని దాని మీద మొత్తం దానికి అంటుకునేటట్టు ఒక లేయర్గా ఏర్పరచాలి ఏర్పరచిన తరువాత దాన్ని ఏం చేయాలంటే రివర్స్ పెంక మీద వేయాలి ఆ పెంకు మీద వేసిన తరువాత దానికి చుట్టూ కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత అది ఏమవుతుందంటే వేడి వేడి పరోటా రెడీ ఆ పరోటాని మీరు ఇంకొక ప్లేట్లో సర్వ్ చేసుకొని దానికి అంచుకు మీకు కావాల్సిన ముందుగా తీసి పెట్టుకున్న ఆలుగడ్డ పీసెస్తో మళ్ళీ ఉప్పు కారం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తరువాత అది కొంచెం తీసుకొని ఆ పరోటాకి పెట్టుకోండి కావలసిన వాళ్ళు ఇప్పుడు ఇంకొక రెసిపీ అది ఏంటంటే చికెన్ దమ్ బిర్యాని చికెన్ బిర్యానీకి చికెన్ దమ్ బిర్యానికి చాలా తేడా ఉంటుంది చికెన్ దమ్ బిర్యాని ఎలా చేసుకోవాలంటే కొంచెం పెద్ద సైజ్ ముక్కలు కట్ చేపించుకోవాలి చికెన్ షాప్లో అవి ఇంటికి తెచ్చుకొని ఇంకొక బౌల్లో తీసుకున్న తరువాత వేడి వేడిగా బౌల్ చూసుకొని ఆయిల్ పోసి ఇంకొక బౌల్లో మంచిగా బియ్యం తీసుకోవాలి బియ్యం తీసుకొని బాస్మతి రైస్ వేయాలి బాస్మతి రైస్ వేసాక వాటర్ పోయాలి వాటర్ పోసిన తరువాత ఏం చేయాలి అంటే ఆ దమ్ బిర్యానికి కావలసిన చికెన్ తెచ్చుకుంటాము కదా ఆ చికెన్ని మనము ఇంకొక బౌల్లో తీసుకొని పెరుగు ఉప్పు కారం పసుపు ఇవన్నీ దట్టించి దానికి రుద్ది మంచిగా ఒక బౌల్లో ఒక పదిహేను నిమిషాలు పక్కకి పెట్టుకోవాలి పెట్టుకున్న తరువాత మనము అది బౌల్లో ఒక రైస్ని తీసుకున్నాం కదా ఆ రైస్ని తీసుకొని ఏం చేయాలంటే ఒక బౌల్లో పెంకు మంట మీద పెట్టి ఆ బౌల్ని తీసుకొని మంచిగా బియ్యం వేసుకున్న తరువాత పక్కకి పెట్టి మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని చికెన్ పెట్టి కొంచెం ఫ్రై చేసుకొన్న తరువాత రైస్ వేయాలి రైస్ వేసిన తరువాత ఇంకొంచెం చికెన్ దాని మీద వేసి రైస్ వేసి లాస్ట్కు చికెన్ వేసి కొంచెం రైస్ వేసి మంచిగా మీదినుంచి కొంచెం ఘీ వేయండి నెయ్యి నెయ్యి వేసిన తరువాత మీరు ఏం చేయాలి అంటే మీది నుంచి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొన్ని ఆనియన్స్ అవన్నీ వేసుకోండి ఆనియన్స్ ఎలా వేసుకుంటారంటే ముందుగా మనము కొంచెం ఆయిల్ పోసి ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసి వేయాలి ఆ ఆనియన్స్ ఎలా అంటే కొంచెం బ్లాక్ బ్లాక్గా కావాలి ఎందుకంటే ఎంత బ్లాక్ అయితే అంత టేస్ట్ వస్తాయి మరీ బ్లాక్ అయితే మొత్తం మాడిపోతాయి సో ఆ ఆనియన్స్ ఆ చికెన్ మీద వేసి మనం క్యాప్ పెట్టి ఒక త్రీ ఫోర్ విజిల్స్ కోసం వెయిట్ చేయాలి దాని తరువాత చికెన్ దమ్ బిర్యాని రెడీ ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటామో చూద్దాము ఫిష్ ఫ్రై ఫిష్ తెచ్చి నీకు కావలసినట్టు కట్ చేపించుకోండి అపోలో ఫిష్ అయితే బోను ఉండదు పిల్లలు కూడా తింటారు సో ఫిష్ తెచ్చుకొని ఉప్పు కారం దట్టించి మంచిగా కట్ చేసి మసాలా దట్టించి దాన్ని పెంక మీద నూనె పోసి వేయించాలి వేయించిన తరువాత మీకు కావలసినంత ఆయిల్ పోసుకోండి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉంటే కూడా హెల్త్కి మంచిది కాదు సో ఆయిల్ పోసుకొని ఫిష్ తెచ్చి ఫ్రై చేసి మంచిగా ఉప్పు కారం వేసుకొని దానికి ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకొని అది పెంక మీద మంచిగా మాడాక తీసుకొని సర్వ్ చేసుకొని తినండి